భాష అనేది ఎక్కడ నుంచి చదవాలి భాష అనేది ఒక జాతి సంస్కృతి చరిత్ర జీవన విధానానికి ప్రతిబింబం తెలుగు భారతీయ భాషలో ప్రాచీనమైన భాషగా ప్రసిద్ధి చెందిన ఈ భాషను అనేక ఇతర భాషల ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తాయి ముఖ్యంగా గిరిజన భాషలు ద్రావిడలు మరియు ఆర్య భాషల ప్రభావం తెలుగు పదజాలము వ్యాకారణ శైలిపై గాఢంగా పడింది ఈ విషయం గమనించగలిగితే మన భాష వైవిధ్యాన్ని జీవిత చరిత్రను తెలుసుకోవచ్చు గిరిజన భాషల ప్రభావం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నివసిస్తున్న గిరిజన తెలుగు తెగల భాషలు గోండి కోయ లంబాడి చెంచు ఈ ఆనాది మరి భాషలు తెలుగు మీద ఒక మౌన ప్రభావాన్ని కలిగించాయి

ఒక రకమైన వాహనం కోయ భాషలోనిది ఈ తెలుగు గిరిజన ప్రా గ్రామంలో సాధారణంగా ఉపయోగపడుతు పడుతుంది గొబ్బిలి పండగ పండగనే పండగలు ఒక వాడే కొన్ని శబ్దాల పాటలు కోయ భాషల భాష వర్షాల్లో ఉన్న ఉంటాయి లంబాడీ తెగవాడే గాజులు పగడాలు వంటికి అభరణాల పేర్లు కూడా తెలుగు పదజాలంలోకి వచ్చాయి ఈ పదాలు కేవలం సంభాషణలో మాత్రమే ఉంటాయి మాత్రమే కాదు సాహిత్యంలోనూ జానపద స గీతాల్లోను వాడబడ్డాయి ఉత్తర భారతీయ భాషల ప్రభావం ఉత్తర భారతదేశ భాషలైన సంస్కృతి హిందీ ఉర్దూ పర్షియన్ భాషల ప్రభావం తెలుగు మీద చాలా మ చాలా మందంగా ఉంది ముఖ్యంగా నిజ విజయనగర సామ్రాజ్య కాలాన సంస్కృత భాష ప్రభావం చాలా పెరిగింది తెలుగు పదజాలంలో అనేక సాంస్కృతిక శబ్దాలు కలిసాయి ఉదాహరణకు ధర్మం కర్మం మోక్షం సంసారం సంస్కారం వంటి పదాలు నేరుగా సంస్కృతం నుండి తెచ్చుకొన్నది ఉర్దూ ప్రభావం వల్ల దవాకాన ఉంఖము శరకు వంటి పదాలు తెలుగు భాషలోకి తీరపడ్డాయి ఈ ముఖ్యంగా ముస్లిం పాలకుల కాలంలో సర్వసాధారణంగా మారాయి దక్షిణ భారతీయ భాషల ప్రభావం ద్రావిడ భాషలైన తమిళము కన్నడ మలయాాళం భాషలు కూడా తెలుగు భాష నిర్మాణంపై ప్రభావం చూపించాయి తమిళ నాటకాల వా నాటకాలను వాడబడే కొన్ని పదాలు తెలుగు వష్టిలో ప్రవేశించాయి ఉదాహరణకు వందనం షరణం అణచు వంటి పదాలు తమిళం మూలాన కలవు కన్నడ భాషల నుండి ఉర్దు ఊరు హట్టు మడుగు వంటి పదాలు వచ్చాయి మలయాాళ భాష ప్రాసల వల్ల వణుకు తణుకు వంటి ప్ర శబ్ద ప్రయోగాలు కనిపించాయి వ్యాకరణ ప్రభావం తెలుగు భాష వ్యాకరణ పద్ధతిలో కూడా ఇతర భాషల స్వర స్వరం వినిపిస్తుంది ఉదాహరణకు నిర్జన భాషలోనే కర్తా కర్మ క్రియా కర్తా క్రియా కర్మ క్రమం కొంత మేరకు భా తెలుగు భాష నిర్మాణంలో స్థిరపడింది అలాగే హిందీ ప్రభావంతో కొన్ని సందర్భంలో తెలుగు వాక్య నిర్మాణం కూడా మారింది ముఖ్యంగా నేటి ఆధునిక సంభాషణను ఉదాహరణగా నేను వెళ్తున్నానునే బదులు నేను వెళ్తున్నానే హిందీ స్టైల్ వాక్యం వినిపిస్తాయి నవీన తెలుగు పదజాలం ఇటీవల కాలంలో ఆంగ్ల భాషల పాటు హిందీ కన్నడ తమిళ భాషల నుంచి మరిన్ని పదాలు ప్రవేశిస్తున్నాయి ఈ విషయాన్ని మ మోడ్రన్ మీడియా సినిమాలు సోషల్ మీడియా వేదికలో స్పష్టంగా గమనించవచ్చు ఉదాహరణ బోర్డు బాగు క్లాసు స్టేషన్ లంచ్ అటెండెన్స్ వంటి పదాలు ఇప్పుడు ప్రాథమిక స్థాయిలో తెలుగు మాటల్లో భాగమయ్యాయి సంస్కృత పీలను భాషల పరస్పర కలవడం అనేది ఒక సహజ ప్రక్రియ ఇది మన సంస్కృత అ సంస్కృతి అభివృద్ధికి మూలం మార్గం వేసింది తెలుగు భాషలోని విలీనం వల్ల భాష మరింత ధనవంతంగా మారింది పదజాలం విస్తరించింది శబ్దం శక్తి పెరిగింది భాషల వ్యక్తీకరణ విస్తృత అవకాశాలు లభించాయి భవిష్యత్తు వైపు దృష్టి ఇప్పటి పరిస్థితుల భాషలు పరస్పర ప్రభావం మరింత పెరుగుతుంది గిరిజన భాషను అంత అంతరించిపోకుండా వాటిలోని విలువైన పదాలను కాపాడుతూ వాటిని తెలుగు భాషలోకి సమన్వయం చేయాలి అలాగే ఇతర భారతీయ భాషల నుండి వచ్చేవి కూడా ఇవి తగిన పరిశీలనతో అంగీకరించాలి ఉపాసంవహన మొత్తాన్ని తెలుగు భాష అనేది తెలుగు భ తెలుగు భాష ఇది వేరు నిలబడిన భాష కాదు ఇది అనేక భాషల ప్రభావాన్ని పరిణామాన్ని హృదయపూర్వకంగా స్వీకరించి ఎదిగిన గొప్ప భాష గిరిజిన భాషల సు సుసంపన్నత ఇతర భారతీయ భాషల విలువ సంస్కృత మాధుర్యము సంస్కృతి మాధుర్యము ఇవన్నీ కలిసి తెలుగు భాషను మనోహరంగా తీర్చిదిద్దాయి మన భవిష్యత్ బాధ్యత ఈ భాషను సంపదగా కాపాడుతూ ప్రభావిత పదజాలాన్ని విజ్ఞానపూర్వకంగా అర్థం చేసుకునే తద్వారా భాష పరిరక్ష పరిరక్షణకి తోడపడతాం తెలుగు మాట్లాడే ప్రజలు వివిధ ప్రాంతంలో ఉంటారు రాయలసీమ తెలంగాణ కోస్తా ఆంధ్ర ఉత్తర ఆంధ్ర వంటి ప్రాంతాల ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన పద బంధాలు శబ్ద విన్యాసాలు ఉంటాయి ఇవి చాలా వరకు స్థానిక గిరిజన ఇతర భాష ప్రభావాన్ని కలిగి ఉంటాయి ఉదాహరణకు తెలంగాణ ప్రాంతం యొక్క హద్దు పోతే ఒకటి ఆ హద్దుపోతే ఎక్కడ ఎంత వంటి పడా పదాల ఉచ్చారణ ప్రత్యేకంగా ఉంటుంది ఇది కొంతమేర దక్కన్ ఉర్దూ లంబాడి కన్నడ భాషల ప్రభావంతో జరిగింది ఉత్తరా ఆంధ్ర ప్రాంతం శ్రీకాకుళము విజయనగరం పోయిరా మూసుకుంటావా రెప లెక్కల వంటి స్థానిక ఉన్న మాటలా కొద్ది కొన్ని కొంత గంజా ఒరియా భాష మరియు ఒడిశా గిరిజన భాషల ప్రభావం చూపిస్తాయి రాయలసీమలో చూడు చూడూరా ఆడు బాబు ఒరే అంటి శబ్ద విన్యాసాల విన్న విన్యాసాలు కన్నడం తమిళ భాషల వాక్యాకరణంలో ప్రతి ప్రతిబంబిస్తుంటాయి ఈ విధంగా ప్రాంతీయ భాష పరిస్థితుల ప్రభావం తెలుగు మీద తీవ్రంగా ఉంది ఇది ఒక విధంగా భాషలో ధన్వంతం భాషను ధన్వంతం చేస్తుంది కొన్నిసార్లు మౌలిక భాష రూపాన్ని కూడా మార్చేస్తుంది ఏమి సినిమా సీరియల్స్ ద్వారా భాష మార్చకుంటాం తెలుగు సినిమా పరిశ్రమ టెలివిజన్ రంగం ద్వారా భాషలోకి వచ్చిన ఆంగ్లం మార్పులను అనేక మార్పులను మనం గమనించవచ్చు సినిమాల్లో హిందీ ఇంగ్లీషు తమిళం కన్నడం పదాలు చాలా సహజంగా ప్ర ప్రిస్తున్న ప్రవేశిస్తున్నాయి ఈ ప్రభావం సమాజ్య సామాన్య ప్రజల మాటల్లోనూ పడి భాషల హె హైబ్రిడ్ రూపాలను తీసుకువచ్చింది ఉదాహరణగా పిలిస్తే రా పిలిస్తే రా మద్రాసు అనే డైలాగ్ తమిళ తెలుగు మిశ్రమం అఫ్కోర్స్ అని నేనే కదా ఇంగ్లీషు తెలుగు వ్యాఖ్య నిర్ణం నిర్మాణం ఇక్కడ చూపిస్తా ఇంగ్లీష్ వి నేరుగా వాక్యంలోకి తెచ్చే విధానం విధంగా మీడియా సినిమాలు భాషాపరమైన కొత్త ప్రభావాలకు తలుపుతీయడం వాస్తవము తెలుగు పద్యాలను అరుదైన ఇతర భాషల అత్సవన అచ్చు నవల పాలి మరియు ప్రాకృతి భాష నుండి కూడా వచ్చిన కొన్ని పదాలు తెలుగు సాహిత్యంలోకి వచ్చాయి ఉదాహరణంగా అనాధ శాంతి మిత్ర దుఃఖం వంటి పదాలు పర్షియన్ భాషలోను పదాలు ఉర్దు ద్వారా తెలుగులోకి వచ్చాయి ఉదాహరణకు గుళ్లా జవాబు హబీబి బుక్ బకి పాఠశాల విద్యా విధానం ప్రభావం ఇప్పుడు విద్యా విధానం పాఠశాల విధానానికి ప్రధాన కణం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో తెలుగు మాధుర్యం ఆ తగ్గిపోతుంది ఇంగ్లీష్ మాధుర్యం మాధ్యమం పెరుగుతుంది ఇది గిరిజన వాళ్లలపై ప్రభావం చూపిస్తుంది వారి తల్లి ప్ర భాష మాతృభాష అర్థం కాని భాషలతో మి మింగి మింగిపడుతుంది అలాగే తెలుగు భాషలో చదివే విద్యార్థులు కూడా తమ స్థానిక భాషలు మాన పదార్థాలను పక్కన పెట్టి ప్రభావిత భాష అ యూస్ యూసేజ్ అని అలవాటు పడుతున్నారు కొన్ని మూల తెలుగు పదాలు వాడకంలోకి మాయం అవుతున్నాయి ప్రతిస్పందన అవసరం ఈ ప్రభావాలను ఈ ప్రభావాన్ని పూర్తిగా ఆపడం సాధ్యం కాదు కానీ విలీన ప్రక్రియను సక్రమంగా వినియోగించుకునే ద దిశగావిద్యా సాహిత్యము పత్రిక రంగా చర్యలను తీసుకోవాలి ఉదాహరణకు పాఠశాల స్థాయిలో స్థానిక పదాలని ప్రోత్సహించి కాంపిటీషన్ కథల పోటీలు నిర్వహించాలి నిర్వహించాలి గిరిజిన భాషల డిక్షనరీలు తెలుగు తర్జుమా పుస్తకాలు తయారుకు చేయాలి తెలుగు సాహిత్యం సంస్థలు కళా సంస్థలు వషా భాష సమ్మేళనలు జరిపి తెలుగు పదజాలాన్ని విస్తృతం పరిచ పరిచయం చేయాలి ఉపసంహాలన భాష పరిణామాలు అనేది సాధ్య ప్రక్రియ కానీ పరిణామాలు మాతృభాష విలీనానికి దారితీయకూడదు గిరిజన భాషలు ఇతర భాషల ఇతరుల భారతీయ భాషలతో కలిసి తెలుగు భాష మరింత సుసంపన్నం కావచ్చు